అమృత రెస్టారెంటేనా అండి మాట్లాడేది నా పేరు సురేష్ నేను మీ రెస్టారెంట్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల్పూర్ అనే గ్రామం నుండి మాట్లాడుతున్నాను నేను మీ రెస్టారెంట్ నుండి ఒక కుండ బిరియాని చికెన్ నూడిల్స్ ఒక వెజ్ ప్రైడ్ రైస్ ఇంకా ఒక కూల్డ్రింక్ని ఆర్డర్ చేసి ఉన్నాను కానీ నా బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేనందు వలన అది నగదు చెల్లింపు ముందుగా అవడానికి వీలు లేకుండా పోయింది కావున నేను పెట్టిన ఏ ఆర్డర్లను రద్దు చేసి అలాగే డెలివరీ అబ్బాయికి నగదు చెల్లించే అవకాశం ఉందో లేదో నాకు చెప్పగలరని భావిస్తూ

అడుగుతున్నాను